ఆ స్కూల్లో ఏయే సబ్జెక్ట్లు బోధిస్తారంటే మొట్టమొదట వచ్చేసి ఫస్టు ఇంగ్లీషు తర్వాతొచ్చేసి తెలుగు లేకుంటే తమిళ్ తీస్కోవచ్చు తర్వాత వచ్చి హిందీ సోషలు సైన్సు తర్వాత వచ్చి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని సపరేట్గా ఒకటుంటుంది మళ్ళీ మ్యాథమెటిక్స్ తర్వాత వచ్చి ఇంకా పిటి ఇవన్నీ ఓరల్గా కొన్ని ఇంగ్లీష్ క్లాస్సేస్సు గ్రామర్ కోసం అని చెప్పేసి నేర్పిస్తారన్మాట టీచర్లొచ్చేసి అందరితో బాగానే మెలుగుతారు ఇప్పుడూ ఎందుకంటే నాకు తెలిసినంతవరకు నేను చూసేటప్పుడు ఉన్న వాళ్ళంతా బాగానే బాగానే చెప్తుంటారు బాగానే అందరు దగ్గిర కలిసి మెలిసి ఉంటారు పిల్లల్నంతా ఏం తిట్టరు కొట్టరు టీచర్స్ అంతా బాగుంటారు ఇప్పుడు నాకెలా ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నా పిల్లవాడ్ని నేను స్కూల్కి పంపిస్తున్నాను తను ఎల్కేజీనే చదువుతున్నాడు చాలా క్యారీయింగ్ అనమాట టీచర్లు ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు ఇంటిమేట్ చేస్తారు బాబు సరిగ్గా తినకపోయినా బాబు సరిగ్గా తినట్లేదండి కొంచెం మీరు వచ్చి తినిపిస్తారా అలాగని కూడా బాగా బాగా చూస్కుంటున్నారు టీచర్లందరు బాగున్నారు బాగా చదువుకున్నవారే నా బాబు చదివే స్కూల్లో వచ్చేసి టీచర్స్ అంతా అందరు డిగ్రీ పైనే చదివిన వాళ్ళే డిగ్రీ బీఈడీ చేసినోళ్లంతా కూడా ఎల్కేజీ క్కూడా టీచర్లుగా ఉన్నారు అలాగా ఇప్పుడు స్కూల్లల్లో అంట బాగా చదువుకున్న వాళ్ళనే టీచర్గా తీస్కుంటున్నారు తర్వాత వచ్చి వాళ్ళు బాగా ఎలాగ పిల్లలతో మెలుగుతున్నారు అనే ఫస్టు వాళ్ళని స్టడీ చేసి మళ్ళీ టీచర్గా తీసుకుంటున్నారన్మాట ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎప్పట్నుంచో నేను చదివినప్పట్నుంచి ఈ సబ్జెక్ట్సే ఉన్నాయి ఇప్పుడు కొత్త కొత్తగా లిటరేచర్ అని చెప్పేసి న్యూమరిక్స్ అని చెప్పేసి పిల్లలకి ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేస్తున్నారన్మాట ఇలాగ టీచర్స్ అందరు ఇప్పుడు బాగానే ఉన్నారు బాగా చదివిన వాళ్ళనే టీచర్లుగా ఎంపిక చేస్తున్నారు స్కూల్లలో ఎందుకంటే మా మన పౌరులకందరికి కాబోయే కాబోయే మంచి స్థాయికి రావడానికి మన పిల్లలే చదువు బాగా చెప్పించే వాళ్ళు ఉంటేనే వాళ్ళు బాగా ఫ్యూచర్లో బాగా మెలుగుతారు అందుకని చెప్పేసి ఇప్పుడు స్కూల్స్ అ అన్నిట్లో వచ్చి టీచర్ని బాగా చదువుకున్న వాళ్ళే తీసుకొని బాగా క్యా క్యార్ తీసుకు పిల్లల్ని క్యార్ తీస్కునే వాళ్ళనే ఎంపిక చేసి తీస్కుంటున్నారు కాబట్టి